చరిత్రలో అంటే చెప్పుకున్నటువంటి కొన్ని అందులో ముఖ్యంగా స్త్రీలకు ఉన్నటువంటి స్త్రీల కుల వివక్ష అంటే కులం అంటే కొన్ని కులాల్లో ఉన్నటువంటి కొన్ని వివక్షలు ఉండే అలాగే స్త్రీ పట్ల కూడా స్త్రీ విద్య జాతి అహంకారాలు అలాగే అందులో ఆడశిశువులను ఆడ అంటే చాలా అత్యాచారాలతో ఉన్నటువంటి కూడుకున్నటువంటి ఇప్పటికి కూడా జరుగుతున్నాయి అలాగే వాటన్నిటిని రద్దు చేసేటటువంటి చట్టము ఇప్పటివరకు కూడా ఇంకా అమలు జరగలేదు ఎంతోమంది ఆడపిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారు అలాగే ఇప్పుడు పూర్వం సతీసహగమనం అనేది కూడా విన్నాం అది ఒక మగవాడు చనిపోతే అందులో ఆడపిల్లని కూడా వేసి చితిమంటలలో వేసి చంపటమూ అట్లాంటివి జరిగినవి చాలా రకాలుగా బాధాకరమైన విషయం అందులో స్త్రీలపట్ల మీద బాగా ఇప్పటికీ కూడా ఒక అజాగ్రత్తతో వాళ్ళకైతే ఎటువంటి ప్రొటెక్షన్ అయితే ఇప్పటికీ కూడా లేదు ముఖ్యంగా వీటిని కూడా కొంచెం ఒక గవర్నమెంట్ అంటే ఒక విధంగా చట్టాలు కొన్ని చట్టాలు తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా